నమస్కారమండి నేను బంగారం లోన్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఏ కౌంటర్ దగ్గరకి వెళ్ళాలి

గొలుసు తీసుకొచ్చానండి

మా కుమారుడికి చదువు నిమిత్తం డబ్బులు తీసుకోవడానికి వచ్చానండి చెప్పండి రెండు లక్షలు తీసుకుందారనుకుంటున్నానండి సరే సరే అండి బంగారం లోన్ పెట్టడానికి ఏం చెయ్యాలో చెప్పండి గ్రాముకి ఎంత పడ గ్రాముకి ఎంత పడుతుందండి ఏమేమి తేవాలి ఏమేమి తేవాలండి షూరిటీ సంతకానికి ఇద్దరిని తీసుకురావాలా అండి సరేనండి